నాకు ఇంటి లోపల మొక్కలు అలాగే బయట వాతావరణంలో పెరిగే మొక్కలు గులాబీ మొక్కలు అలాగే ఇంకా చాలా మొక్కలు అంటే చాలా ఇష్టం అలాగే తీగల్లాంటివి పెంచుకోవడం అంటే చాలా ఇష్టం తీగల్లాంటివైతే చిక్కుడు తీగలు బెండకాయ తీగ కాకరకాయ తీగలు దొండకాయ తీగలు ఆనపకాయ తీగలు అలాగే బీరకాయ తీగలు పొట్లకాయ తీగలు ఇంకా మొక్కల్లో అయితే గులాబీ చామంతి మొక్కలు అలాగే బంతి పువ్వులు కనకాంబరాలు ఇటువంటి మొక్కలు అంటే చాలా ఇష్టం